నేను మా హస్తిలో నిర్మాణ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాను అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పెద్ద మొత్తంలో నీటిని అవసరమవుతుంది ఈ నీటి ట్యాంకర్ల కోసం మిమ్మల్ని అడుగుతున్నాను నీటి ట్యాంకర్లు ఎంత పంపిస్తే మీరు ఎంత అడుగు డబ్బులు అడుగుతారో కాస్త చెప్పండి మాకు ఈ ప్రాజెక్ట్ చాలా ఉప ఉపయోగకరంగా ఉంటుంది ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది మాకు నీళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం వాడుతాము ఈ నీళ్ళు మాకు చాలా అవసరమైనవి

నీళ్ళ ట్యాంకర్లు పంపించండి మాకు నా ప్రాజెక్ట్కి చాలా ఉపయోగపడుతుంది